హలో శ్రీనివాసు నేను రవి వర్మని మాకు పాపలురా ఇద్దరు ఆ రెండోసారి కూడా పాపే అయితే మా పిల్లలవి పాస్పోర్టు పేర్లు యాడ్ చేయాలి మా లిస్టులో మావి ఉన్నాయి మా ఆవిడవి ఉన్నాయి తులసివి ఆ పిల్లలు ఇద్దరికీ యాడ్ చేయ్యాలి వాసు అది ఎప్పుడు రమ్మంటారు మీ ఆఫీస్కి ఏమేం ప్రూఫ్లు ఉండాలి అంటే ఆధార్ కార్డా బర్త్ సర్టిఫికేట్లా మరి ఏమేం తెచ్చుకోవాలి ఈ నేను నా నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి మీరు ఏమేమి ప్రూఫ్లు తెచ్చుకోవాలో ఒకసారి సే మెసేజ్ పెట్టిండి నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ వన్ నైన్ టూ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ సెవన్ దానికి మెసేజ్ పెడితే మేము మీరు ఏ రోజు రమ్మంటారో ఆ రోజు వస్తాము దానికి అడ్రస్లు అన్నీ ప్రూఫ్లు తెచ్చుకుంటాము మా పిల్లలవి యాడ్ చేయ్యాలి సరే శ్రీనివాసు ఉంటాను